పెళ్ళి కూతురికి అసలు పెళ్ళంటేనే ఒక అమ్మాయి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన పెళ్ళి కూతురికి తన తల్లిదండ్రులు చాలా బహుమతి ఎందు బహుమతులు ఇస్తారండి ఎందుకంటే తన కూతురు మెట్టింట ఆనందంగా సంతోషంగా నిండు నూరేళ్ళు సంతోషంగా గడపాలి అనే ఉద్దేశంతో ఒక ఆచారం అనేదే ఉంది బహుమతులు తన వంటగదికి కావాల్సిన బహుమతులు తన ఇంటికి కావాల్సిన బహుమతులు ఇంటి అలంకరణలో భాగమైన బహుమతులు ఇలా ఎన్నో రకాలుగా బహుమతులు ఇస్తారండి కానీ ఈ కట్నం అనే సంప్రదాయం కూడా ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఆచారంగా వస్తుందండి కట్నం అంటే ఒక కన్యని కన్యాదానం చేసీ కూడా కట్నం ఈరోజుల్లో కూడా జరుగుతుంది ఇన్ని లక్షల కట్నం అన్ని లక్షల కట్నం తీసుకుంటున్నారు కట్నం కూడా ఇస్తున్నారండి